ఒకసారి నేను ఒక ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు నాతో కలిసి పనిచేస్తున్న ఒక వ్యక్తి నాకు సర్దుబాటు కావడం కష్టమైంది ఆ వ్యక్తి చాలా ముఖ్యమైనవాడు మరియు అతనితో కలిసి పనిచేయడం ద్వారా నేను చాలా నేర్చుకోవచ్చు అయితే అతను చాలా ఒత్తిడికి గురైన వాడు ఇంకా మరియు తరుచుగా కోపంగా మరియు అసహనంగా ఉండేవాడు అతనితో పని చేయడం చాలా కష్టంగా మారింది నాకు మరియు నేను చాలా అసౌకర్యంగా ఉండేవాణ్ణి అతనితో ఈ పరిస్థితిని పరిష్కరించడానికి నేను కొన్ని విషయాలను చూశాను మొదట నేను అతనిలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాను మరియు అతనితో నేను ఎలా పని చేయడానికి ఇష్టపడతానో అతనితో మాట్లాడాను నేను అతనితో స్పష్టంగా మరియు ఉండాలని కోరుకుంటున్నాను మరియు నేను అతని నుండి స్పందనకు కోరుకున్నాను అతను నా సూచనలు అంగీకరించాడు మరియు వాటిని అనుసరించడానికి ప్రయత్నించాడు రెండోది ఏంటంటే నేను అతనితో ఒక శత్రుత్వం లేని బంధాన్ని సంబంధాన్ని నిర్మహించడానికి ప్రయత్నించాను నేను అతనితో వ్యక్తిగతంగా మాట్లాడ్డానికి సమయం కేటాయించాను కానీ అతని అభిప్రాయాలను మరియు ఆలోచనలు వినడానికి నాకు ఆసక్తి ఉందని అతనికి చూపించాను ఇది అతనితో నాకు మరింత సౌకర్యంగా ఉండడానికి సహాయపడింది ఈ చర్యల ఫలితంగా అతనిలో పనిచేయడం చాలా సులభంగా అయింది నాకు అతని ఇప్పటికీ ఒత్తిడికి గురైన వాడు కానీ అతను తన భావాలను మరింత నియత్రించడం నేర్చుకున్నాడు మేము మంచి వృత్తి పరమైన సంబంధాన్ని కలిగి ఉన్నాము మరియు మేము కలిసి కొన్ని గొప్ప పనులు చేశాము మీక్కూడా వేరే ఒక వ్యక్తితో సర్దుబాటం కావడం కష్టమైతే ఈ చిట్కాను మీరు కూడా వాడండి సమస్యను పరిష్కరించడానికి ముందు మీరు ఎందుకు సర్దుబాటు కావడం కష్టంగా ఉందో తెలుసుకోండి మీరు మీ భావాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని నిర్వహించడానికి మార్గాలను కొనసాగనించండి ఇంక సమయం కూడా కేటాయించండి మీరు సర్దుబాటు కావడం కష్టంగా ఉంటున్న వ్యక్తితో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు మరియు మీరు ఎలా ఏ పని అయినా చేయడానికి ఇష్టపడతారో వారికి చెప్పండి మీరు స్పష్టంగా మరియు మరియు మీరు వారి నుండి స్పందనను మంచిగా కోరుకుంటే ఇంకా మంచిది